నేను యోగా తరగతులు ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తయ్యింది నేను ప్రారంభించినటువంటి మొదట్లో యోగాకి ఇద్దరు మాత్రమే వచ్చేవారు ఆ ఇద్దరితోనే యోగా ప్రారంభించాను మొదట్లో చాలా కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు నూట యాభై మందితో యోగా తరగతులను నేను కొనసాగించగలుగుతున్నాను